నమ హలో నమస్తే మేడం నా పేరు ప్రియా మేడం మేము మీ స్కూల్లో మా పిల్లల్ని అడ్మిషన్ చేయించాలనుకుంటున్నాము

ఇద్దరు పిల్లల్ని జాయిన్ చేయాలనుకుంటున్నాం మేడం ఒక పాప ఫోర్ ఇయర్స్ మేడం ఎల్కేజీ ఒక బాబు ఎయిట్ ఇయర్స్ మేడం ఫస్ట్ క్లాస్ మేడం ఆ మీ స్కూల్లో ఫె ఫెసిలిటీస్ ఎలా ఉంటాయి మేడం అ ఆ ఓకే మేడం ఆ ఓకే మేడం ఆహా ఇంకేం లేదు మేడం ఫీజు ఫీజు ఎంతుంటుంది మేడం ఆ ఓకే మేడం ఆ ఓకే మేడం వాన్ ఫెసిలిటీ వాన్ ఫెసిలిటీ అలాంటివి ఏమైనా ఉన్నాయా ఆ ఓకే వాన్ ఫెసిలిటీ కావాలి మేడం వాన్ ఫీజు ఎంతుంటుంది మేడం ఓకే ఓకే మేడం ఓకే మేడం ఓకే మేడం మేడం టూ డేస్లో జాయిన్ చేయిస్తాం మేడం మంచి రోజు చూసి జాయిన్ చేయిస్తాం మేడం ఓకే నమస్తే మేడం